నేను మొట్టమొదటిగా వండేటప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది ఎందుకంటే అందులో సరిగ్గా వస్తుందా రాదా వండింది వండేటప్పుడు గ్యాస్ దగ్గర ఇలాంటి దాంట్లో నాకు చాలా భయం వేసింది కానీ మా అమ్మగారు దగ్గర ఉంది నేర్పించడం వలన నేను చాలా నేర్చుకున్నాను అలాగా వంట నేర్చుకోవడం నాకు ఎంతగానో భయంకరంగా ఉండేది కానీ నేను చాలా బాగా నేర్చుకు